నేను ఇప్పుడు మాట్లాడదలచిన టాపిక్ ఏంటంటే ప్రస్తుతం పిల్లలు తల్లిదండ్రుల ప్రవర్తన వారి ప్రస్తుత పరిస్థితి ప్రస్తుత ప్రపంచం చాలా టెక్నికల్గా చాలా ఫార్వర్డ్గా ఉందని చెప్పి తల్లిదండ్రులు పిల్లలకి తెలియాలి అని చెప్పి వాళ్ళు ఏంటి అడిగితే అది అవసరం ఉన్నా లేకపోయినా అమ్మో నా పిల్లలు అడిగారు పక్క వాళ్ళ పిల్లల దగ్గర ఉంది నా పిల్లవాడి దగ్గర లేకపోతే తక్కువ అయిపోతాడేమో అన్న ఒకే ఒక ఆలోచన మన పెట్టుకొని పిల్లవాడు అడిగితే అది ఎంతవరకు వాడికి అవసరమో అని కూడా చూడకుండా వాళ్ళకి అడిగిన వెంటనే ఏదైతే అది కొనేసి ఇచ్చేస్తున్నారు ఏదైతే అది అంటే అందులో ఏంటంటే సెల్ఫోన్స్ అవని టాబ్స్ అవని ల్యాప్టాప్స్ అవని అవి పిల్లోడికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఒక చదువుకున్న పిల్లోడికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది ఆలోచించకుండా పిల్లలు అడుగుతూ ఉన్నారు అడిగింది ఇచ్చేస్తూ ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నా ప్రశ్న ఎందుకంటే అది ఉపయోగం కన్నాను నష్టం నష్టానికి దారి తీసేదే ఎక్కువ ఉంది ఇప్పటికే ఈ కరోనా ముందు నుంచి కూడా ఆన్లైన్ క్లాసులు ఇవి అని వచ్చిన దానివల్ల పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్క పిల్లడు చేతిలో కూడా మనమే ఫోన్లు పెట్టడం అయ్యింది క్లాసుల కోసం అని అప్పటినుంచి కూడా ప్రతి పిల్ల పిల్లడికి వయసుతో సంబంధం లేకుండా పిల్లలకి ఫోన్లు అవి ఇచ్చేశాం అది ఇచ్చేయడం వల్ల వాళ్ళు అంటే పిల్లలు వాడ వాడేస్తున్నారు అని తల్లిదండ్రులు అందరు కూడా గొప్పైపోతున్నారు కానీ అది చాలా నష్టపోవడానికే ఎక్కువ అవగాహన దారితీస్తుంది పిల్లలు ఎంతవరకు కరెక్ట్గా యూస్ చేస్తున్నారు అన్నది తల్లిదండ్రులు పర్యవేక్షణ లోపించడం వల్ల పిల్లలు ఎక్కువగా దాన్ని చెడు మార్గంలోనే ఉపయోగిస్తున్నారు దీని దీని ప్రభావం ఎంతవరకు ఉందంటే పిల్లలు చదువు మీద చ చదవాలి అన్న దృష్టి మీదకన్నా కూడాను ఈ ఆటలు కొత్త కొత్త వీడియోలు ఇవన్నీ కూడాను ఏంటి అన్నది తెలుసుకోవడము చేసుకోవడం ఈ జ్ఞానమే ఎక్కువ అయిపోయింది ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందంటే ఉన్నది అయితే ప్రస్తుతం టెక్నికల్ వరల్డ్ డిజిటల్ వరల్డ్ అనేసి అనుకుంటున్నాం కానీ అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నా ప్రశ్న ఎందుకంటే టెక్నికల్ వరల్డ్ అన్న ఇప్పుడు ఉన్న డిజిటల్ వరల్డ్కి పిల్లలు అలవాటు పడాలి అంటే దానికి ఒక వయసు వచ్చేసరికి ఆటోమేటిక్గా వాళ్ళకే అలవాటవుతుంది కానీ అది పక్కన పెట్టి అసలు ఇప్పుచే వయసుతో సంబంధం లేకుండా పుట్టిన పిల్లాడికి కూడాను ఫోన్లు అవి చూపించేసి పిల్లవాడికి చిన్నప్పుడునుంచే ఫోన్లు చూపించి అన్నం తినిపించడం చిన్నప్పుడైతే కథలు చెప్పి చందమామను చూపించి అన్నం పెట్టే ఇది పోయి

మా పిల్లాడికి అన్నీ తెలిసిపోయాయని గొప్పగా ఫీల్ అవుతున్నారు కానీ అది చాలా తప్పు అది ఎందుకంటే మనకవన్నీ లేదు కాబట్టే మనకి పుస్తక జ్ఞానం మనకి ఎక్కువుండి అది ఉపయోగపడేది పిల్లవాడి పరిస్థితి ఇప్పుడు చూస్తే అసలు ఏదో స్కూల్కి వెళ్తున్నాడా వస్తున్నాడా అనే తప్ప ఇంకా ఏమైనా గట్టిగా మాట్లాడితే మా పిల్లోడిది తప్పు కాదు మా పిల్లోడికి ఎందుకు రావట్లేదు అంటున్నారు తప్ప రాకపోవడానికి కారణం ఏంటి అన్నది మాత్రం తల్లిదండ్రులు అస్సలు ఆలోచించట్లేదు ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి అందరూ కూడాను వాళ్ళకు వాళ్ళు ప్రశ్నించుకొని పిల్లవాడు చెడు మార్గంలో వెళ్ళడానికి తల్లిదండ్రులది కూడా పాత్ర పోషిస్తున్నారు అన్నది నా అభిప్రాయం అందరూ కూడా ఇది కులంకుశంగా ఆలోచిస్తే మనం మన పిల్లల్ని మంచి మార్గంలో నడిపించడానికి అవకాశం ఉంటుంది